ప్రథమ చికిత్స శుభ్రత పరిశుభ్రత గురించి పిల్లలకు పాఠశాలో చాలా బోధిస్తారు ప్రథమ చికిత్స అనేది అది ఎంతో అవసరమైనది కాబట్టి చిన్న క్లాసులోనే దాని గురించి బోధించడం అనేది మొదలు పెడతారు ఈ పరిశుభ్రత గురించి కూడా చిన్నప్పటి క్లాసుల నుంచే బోధించడం అనేది మొదలు పెడతారు అపరిశుభ్రంగా ఉండడం వలన ఎలాంటి ఆరోగ్యాలు వస్తాయో వాటన్నింటి గురించి వివరిస్తారు విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడానికి శిబిరాలు నిర్వహిస్తున్నారు ఆ శిబిరాలను వారు ఎలా నీట్గా ఉండాలి హ్యాండ్ వాష్ అయితేనే ప్రతీ దాని గురించి నీటుగా వివరణ ఇస్తారు